హైదరాబాద్ జిల్లా యొక్క చరిత్ర ఏమిటంటే హైదరాబాద్ ఒకప్పుడు మొగల్స్ రాజుల క్రింద పరిపాలించబడింది అది ఒక రాజ్యాలం రాజ్యం లాగా ఉండేది సో ఒకప్పుడు రాజులు ఎలా అంటే ఓ గోల్కొండ ఇది గోల్కొండలో తమ రాజ్యం నిర్మించుకొని అక్కడ నుంచి ప్రజలని పరిపాలించేవాళ్ళు అక్కడ నుంచి చాలా ప్రజల్ని పరిపాలించే రాజులు రాజులు తమ తరువాత వాళ్ళ కొడుకుల్లాగా అలా రాజులు పరిపాలించేవాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు పరిపాలించేవాళ్ళు రాజులు తరువాత తరువాత బిరు అంటే కొన్ని కాలాలు అట్లా తీరిన తరువాత బ్రిటిష్ వాళ్ళు వచ్చేసిన తరువాత దాన్ని ఆక్రమించుకొని రాజ్యాలని ఆక్రమించుకొని వే వేరే రాజ్యాలని ఆక్రమించారు కానీ హైదరాబాద్ రాజ్యాన్ని మాత్రం ఆక్రమిం ఆక్రమించలేకపోయారు సో అలా అలా ఈ మన హైదరాబాదు రాజుల క్రిందనే పరిపాలించబడింది సో అట్లా మా కొన్ని కాలాలు మారేకొద్దీ హైదరాబాదు రాజులని ఎదుర్కొని అది ఒక జిల్లాలాగా జిల్లాగా మారింది మన భారతదేశం వేరు భారతదేశం పాకిస్తాన్ వేరు అయ్యే సమయంలో మన భారతదేశం అన్ని రాజ్యాల అన్నీ రాష్ట్రాలని కలుపుకుంది కానీ ఒక హైదరాబాద్ని మన హైదరాబాద్ ఒక్కదాన్ని మాత్రమే కలుపుకోలేకపోయింది ఎందుకంటే అప్పటికీ కూడా హైదరాబాదు రాజుల పరిపాలనలోనే ఉండేది సో అట్లా కొన్నీ రోజుల తరువాత హైదరాబాద్ని కూడా మన భారతదేశంలో కలుపుకొని దాన్ని కూడా ఒక రాష్ట్రంలాగా మార్చేసారు అలా మార్చిన తరువాత తెలుగు రాష్ట్రాలు ఇప్పుడే తెలుగు రాష్ట్రాలు రెండు రెండూ ఉండేవి అప్పట్లో అప్పట్లో తెలుగు తెలుగు రాష్ట్రాలు రెండూ ఉండేవి అప్పుడేం ఉండేదంటే రెండు ఆంధ్రప్రదేశ్ లాగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేరు అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి హైదరాబాదు వచ్చేసి ఒక మొత్తం ఆంధ్రప్రదేశ్ లాగా ఉండేది దాని తరువాత కొన్ని రోజుల తరువాత కేసీఆర్ అనే వ్యక్తి తమకు సెపరేట్ రాష్ట్రం కావాలి మాకు అని చెప్పేసి పోరాటం స్టార్ట్ చేసారు పోరాటం మొదలుపెట్టాక కొన్ని రోజులు పోరాటం చేసి చేసి రెండు వేల పన్నెండులో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము రెండు భాగాలుగా విభజించబడింది ఒకటి తెలంగాణగా ఇంకొకటి ఆంధ్రప్రదేశ్గా విభజించబడింది హైదరాబాదు ఎప్పుడో తెలంగాణలోకి వచ్చేసింది ఆంధ్రా నుంచి వేరు అయి తెలంగాణలోకి హైదరాబాద్ని వేరు చేసారు అక్కడ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఒక ముఖ్యమయిన చా కట్టడాలు ఏమైనా ఉన్నాయి అంటే చార్మినార్ ఉంది బిర్లామందిర్ ఉంది గోల్కొండ గోల్కొండ చెప్పినట్టే మన రాజులు తమ పరిపాలించడానికి తమ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంది గోల్కొండ అన్నమాట ఇప్పుడు చార్మినార్ గురించి చెప్పాలంటే చార్మినారే ఎందుకు చార్మినార్ కట్టడానికి కారణం ఏమైనా ఉన్నాయంటే ఒకప్పుడూ చాలా పెద్ద వ్యాధి ప్లేగు వ్యాధి అనేది కలకలం రేపింది మన రాష్ట్రాల్లో మన భారతదేశంలో కలకలం రేపేది చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాలు ఆ వ్యాధి ఉండి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు వ్యాధి వల్ల చాలా మంది ప్రాణాలు పోయాయి ఆ వ్యాధిని అరికట్టిన తరువాత దానికి గుర్తుగా చార్మినార్ని కట్టడం అనేది జరిగిందన్నమాట అది ఒక చారిత్రాత్మకమైన కట్టడం చార్మినార్ అనేది ఒక చార్మినార్ అన్నది ఒక చారిత్రాత్మకమైన కట్టడం అని చెప్పేసి హైదరాబాద్లో నేను చెప్పగలను గోల్కొండ కూడా అలాంటిదే ఒక రాజులు ఉండి ఇక్కడ పరిపాలించారని చెప్పేసి అది ఒక చారిత్రాత్మకమైన కోట అక్కడ నుంచి ఎలా చ అంటే రాజులు అక్కడ నుంచి ప్రజలని ఎలా పరిపాలించారు వాళ్ళ జీవితం అక్కడ ఎలా గడిపారు అనేది అవన్నీ గోల్కొండలో జరిగింది అది కూడా ఒక చారిత్రాత్మకమైన కట్టడమే అని నేను చెప్తాను అట్లా హైదరాబాదులో ఒకప్పుడు ఏం లేకుండా ఉండేది ఇప్పుడు చూసుకుంటే చాలా అభివృద్ధి చెందింది హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిందంటే ఐటీ విధంగా ఐటీ పరిశ్రమ అంటే టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి చెందింది ఇప్పుడు చాలా పెద్ద పెద్ద భవనాలు ఒకప్పుడు చిన్న చిన్న గుడిసెలు చిన్న చిన్న ఇళ్ళు మొత్తం అడవి ప్రాంతాలు లేక ఉన్న హైదరాబాదు ఇప్పుడు చూస్తే పెద్ద పెద్ద దేశాల్లో ఉన్నట్టు మన హైదరాబాద్ని మా అభివృద్ధి చెందింది అంటే చాలా గొప్పగా అభివృద్ధి చెందిందని చెప్పేసి మన భారతదేశంలోనే హైదరాబాద్ అనేది ఒక మంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఇప్పుడు గుర్తించబడుతుంది మన హైదరాబాద్లో పెద్ద పెద్ద కట్టడాలు పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్దా చాలా పెద్ద పెద్ద రోడ్లు అలాంటివి చాలా పెరిగాయి అన్నమాట అంటే కాలం గడుస్తున్న కొద్దీ చాలా అభివృద్ధి అభివృద్ధి చెందుకుంటూ మన పే హైదరాబాద్ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటాను ఇప్పుడు మన భారతదేశంలో చూసుకుంటే మంచి అభివృద్ధి చెందిన ఏ ప్రదేశం కానీ ఏదైనా ఉంది అంటే అది మన హైదరాబాద్ అని చెప్పేసి చెప్తారు ఇప్పుడు సో అంతా మంచిగా అభివృద్ధి చెందింది హైదరాబాద్ వచ్చేకొద్దీ అంత మంచిగా అభివృద్ధి చెందింది ఇప్పుడు మంచిగా డెవలప్డ్ మంచి సిటీగా దాన్ని గుర్తిస్తున్నారు గుర్తిస్తున్నారు ఇలాంటివన్నీ మంచి మంచివి జరిగాయని చెప్పేసి నేను అంటున్నాను ఇలా జరగడం వల్ల కూడా మనకి మంచిదే అని చెప్పేసి కూడా చెప్పవచ్చు ఎందుకంటే చాలా ఐటీ కంపనీస్ రావడం వల్ల మంచి ఉపాధి ఉపాధి చాలా మందికి ఉపాధి కలుగుతుంది ఇక్కడ హైదరాబాద్లో వేరే వేరే రాష్ట్రాల నుంచి ప్రజలంతా వచ్చి కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఉంటూ ఉపాధి తమ కష్టం చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు అని చెప్పేసి నేను చెప్తాను ప్రాచీనకాలంలో అలా ఉండేది ఇప్పుడు కాలంలో ఇలా మారింది చు ప్రాచీనకాలం చూసుకుంటే ఈ వచ్చిన ఒక పది ఓ ఇన్ని సంవత్సరాలు అంటే ఒక వంద సంవత్సరాల్లో చాలా మంచిగా చాలా గొప్పగా మారిందని ఇప్పుడు అందరూ అనుకుంటారు మిగిలిన రాష్ట్రాల కన్నా మన ఇప్పుడు తెలంగాణ మారిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో చాలా ముందంజలో ఉందని చెప్పేసి చూసుకోవచ్చు